ఫోటోగ్రపీలోని కొన్ని ప్రసిద్ధ పద్ధతులలో పోట్రేట్ ఫోటోగ్రఫీ లాండ్స్కేప్ ఫోటోగ్రఫీ మరియు స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఉన్నాయి పోట్రేట్ ఫోటోగ్రఫీలో మీరు వ్యక్తుల చిత్రాలను తీసుకుంటారు లాండ్స్కేప్ ఫోటోగ్రఫీలో మీరు ప్రకృతి దృశ్యాలను చిత్రాలను తీసుకుంటారు స్ట్రీట్ ఫోటోగ్రఫీలో మీరు చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క చిత్రాలను తీసుకుంటారు ప్రతీ పద్దతిలో దాన్ని సొంత ప్రత్యేకతమైన ఆకర్షణలు మరియు సవాలులో ఉన్నాయి మీరు ఏ పద్దతిని ఎంచుకొని మీకు నచ్చిన విషయాలను తీసుకోగలడం ముఖ్యం